మా ముందు అయితే ఎప్పుడు కానీ ఎవరు ఎవరు కానీ గాయకులు ఒకరిని ఒకరు కానీ మా ముందు ఎదురుగా పాడలేదు పాడిన వాళ్ళని కాని నేను చూడలేదు ఎలాంటి అనుభవం కాని నా ముందు ఎలాంటి గాయకులు కానీ నా ముందు పాడలేదు గాయకులైతే చెప్పాలంటే ఇంకా టీవీలో పాడుతూ ఉంటారనమాట ఎస్పి సు బాలసుబ్రమణ్యం ఎస్పి సు పి సుశీల అలాగే చిత్ర ఇంకా చాలామంది గా గాయకులు ఉంటున్నారు వా వాళ్లయితే వాళ్ల పాటలు అయితే నేను చాలా మధురముగా పాడే వినిపించే వినాలనిపించేది ఎందుకంటే వాళ్ళ గొంతు అంటే వాళ్ళ గొంతు అంటే నాకు చాలా మక్కువ అనమాట ఎందుకంటే వాళ్ళ గొంతును వా వాళ్ళ పాడేటప్పుడు ఆ పాటలు వినాలని వినాల విని విని ఆ పాటను వింటుంటే ఇంకా చాలా వినాలా ఇంకా చాలా వినాలా ఇంకా చాలాసేపు వినాలా అనిపించేది అనమాట వా వాళ్ల గొంతు అనేది దేవుడికి ఇచ్చిన రుణం వంటిదనమాట వాళ్ళు గొంతు అనేది వాళ్ళు గొంతులాగా ఎటువంటి వేరే గాయకుల గొంతులో రానే రాదు అని నేను చెబుతున్నాను వాళ్ల గొంతూ ఉదాహరణకు మేము ఇంట్లో పనుకుని ఉన్నప్పుడు కానీ ఆ సమయాన టీవీ లేనప్పుడు గాని సే మొబైల్ ఫోన్లు అయితే వాళ్ల పాటలు వింటూ ఉంటే అప్పుడు వాళ్ళ పాట వాళ్ళ గొంతు అనేది చాలా చిలక గొంతు లాగా చాలా ఇంపుగా చాలా తేటగా ఉండేది అనమాట వాళ్ళ గొంతు అనేది చాలా అద్భుతముగా ఉండేదనమాట ఈ ప్రపంచంలో అనేకమంది వాళ్ల గొంతుని చాలా ఇష్టంగా చాలా మా చాలా మక్కువగా ప్రేమించేదనమాట అలాగే ఎస్పి బాలసుబ్రమణ్యము గా గాన సుశీల వాళ్ళ గొంతులాగే నా గొంతు ఉండాలని నేను చాలా స సమయాన నేను పాటలు పాడుతూ ఉండేది అనమాట నాకు పాటలంటే చాలా మక్కువ అనమాట అలాగే అందువల్లే నేను ఆ టీవీలో పా పాడతారే ఎస్పి గానా ఎస్పి గానా గానా గాయకులూ సుశీల బాలసుబ్రమణ్యము వాళ్ళలాగే వాళ్ళ గొంతులాగే మనం కాని మనము ఇంకా మనము మన గొంతుని మనము ఇంకా ఎక్కువగా మనము